మనం ఇప్పుడు శారీరిక వ్యాయామానికి యోగాకి తేడా ఏమిటి అనేది తెలుసుకుందాం మరి ఈ శారీరక వ్యాయామంలో మనం చూస్తే మరి గేమ్సు స్పోర్ట్సు లేదంటే వాకింగ్ జాగింగ్ ఇవన్నీ చేయవచ్చు ఇదంతా కూడా ఒక గ్రౌండ్ని మనం బేస్ చేసుకుని చేస్తాం అయితే ఈ శారీరిక వ్యాయామం మరి శరీరానికి చాలా మంచిది ఎందుకంటే మన బాడీలో ప్రతీ అవయవం కదలికని కలిగి ఉంటుంది శారీరక వ్యాయామం వలన మనం ఉన్న చోటు అనే కాదు మరి ఈ శారీరిక వ్యాయామం మనం చేయటానికి ఒక ప్రాంతాన్ని మనం ఒక ప్రాంతాన్ని దాటి వెళుతు చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ వాకింగ్ మరి అలాగే జాగింగ్ అలా కాకుండా ఇప్పుడు స్పోర్ట్స్ ఆడినప్పుడు మరి ఒక కోర్టు ఉంటుంది కోర్టులో మనం నేను ఎగ్జాంపుల్ షెటిల్ ఆడతాం వాలీబాల్ ఆడతాం ఇవన్నీ కూడా శారీరిక వ్యాయామానికి మరి వర్తిస్తాయి అట్లానే యోగాని మనం చూస్తే కనుక మనం ఎక్కడ ఉంటామో అక్కడే కుర్చోని ఆసనాలు రూపంలో వేసుకునేది యోగా అంతే కాకుండా శ్వాస మీద ధ్యాస అని అది కూడా యోగాలో ఒక భాగం ఇట్లా యోగాకి శారీరక వ్యాయామానికి తేడా శారీరక వ్యాయామం శరీరాన్ని మొత్తం కదిలిస్తే యోగా మాత్రం మనం ఉన్నచోట మనం కూర్చున్న చోట చేసుకునేది అయితే ఈ రెండింటి వల్ల ఏది ఎక్కువ మనకు ఉపయోగమంటే నేను అయితే శారీరక వ్యాయమం అని చెప్తాను శారీరక వ్యాయామం వలన మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పొందుకుంటాం యోగా వలన కూడా పొందుకుంటాం కానీ యోగా కన్నా ఎక్కువ ఉపయోగం శారీరక వ్యాయామం వలన మనకు కలుగుతుంది